ఛెత్రి కళలు హస్త కళలు చేనేత పరిశ్రమలు కుటీర పరిశ్రమలు భారతదేశంలో ఎంతో ప్రత్యేక చెందినవిగా కళలు చిత్రకళలు ఏటికొప్పాక బొమ్మలు కొబ్బరిపీచుతో తయారు చేసిన బొమ్మలు భారతదేశంలో చాలా ప్రసిద్దిమైనవే అలాగే గాజు బొమ్మలు మట్టి బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కలిసి ప్లాస్టిక్ బొమ్మలు వినాయకచవితి బొమ్మలు చేస్తారు అలాగే మట్టి బొమ్మలు కూడా చేస్తారు అలాగే శిల్పకారులు గుడుల్లోనూ శిల్పంతో బా రంగు బొమ్మలు చెక్కీ వాటికి రంగులు వేసి చాలా అందంగా తీర్చిదిద్దుతారు చేనేత పరిశ్రమలు మగ్గాల మీద బట్టలు నేసి ఈ వాటికి రంగులు పెట్టీ చీరలు మరియు వస్త్రాలు తయారు చేస్తారు పట్టు పరిశ్రమల్లో పట్టు పురుగులు తయ్యారు చేసే పట్టు వస్త్రాలు నూలుతో కలిసి నూలు వస్త్రాలు ఇలా భారతదేశంలో చాలా ప్ర ప్రసిద్ధమైన వస్త్రాలు కూడా ఉన్నాయి మగ్గం మీద నేసిన వస్త్రాలు చాలా ప్రసిద్ధమైనవి మగ్గం మీద చేనేత వర్క్తో డిజైనింగ్ మరియు ఫ్యాషన్ వర్క్తో ఎన్నో రకాలైన కావాల్సిన ఆభరణాలు వస్తువులు అన్నీ మగ్గాల మీద చేసి ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెందినవి కుటీర పరిశ్రమలు కుటీర పరిశ్రమలు మగ్గాల మీద నేసి మగ్గాల మీద నేసిన తరువాత వాటికి డిజైనింగ్ మరియు పట్టు దారాలతో కలిసి రంగులు కలిపి వస్త్రాలు చీరలు ఎంతోచాలా బాగా దిద్దుతారు కుటీర పరిశ్రమలకు ఎంతో మంది ప పరిశ్రమల ద్వారా రంగులు దారాలు మరియు సింతటిక్ ఫైబర్స్ కెమికల్స్ కలిపి ఎంతో ఆకర్షణీయమైన వస్త్రాలు అంద ఆనందంగా కనిపించినట్లు హస్తకళలు సంస్కృతిలో బాగా ఉపయోగపడుతాయి